ఆవు పేడ నీటిలో కలిపి వాడ వాకిట్లో లేదా గడప ముందు చల్లడం వెనుక ఉన్న కారణం ముఖ్యంగా ఆవు పేడ న వాతావరణ విషయం అవుతుంది మానవులు వా పర్యావరణ పరిరక్షణకు దాదాపు కారణాల వల్ల ఈ ప్రక్రియ జరుగుతుంది నీటిలో ఆవు పేడను వెయ్యడం నీటి క్షం క్ష రతనంలో పెరుగుతుంది ఆహారం ఆగడం మరియు అన్ని ప్రాణుల కోసం వ్యా వ్యా పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుంది ఆవు పేడ నీటిలో కలపడం కలిపి వాకిట్లో వేయడం వల్ల మనకి చాలా ఉపయోగాలు న్నాయి ఆవు పేడను నీటిలో కలిపి గడప ముందు వేయడం వల్ల వాకిట్లో చల్లడం వల్ల లేదా గడప ముందు చల్లడం వెనుక కారణాలు ఉన్నాయి అనుకుంటున్నాను ఆవు పేడ నీటి సంరక్షణలో పెరుగుతుంది మరియు అది నీటిలో కలిగి వ్యాక్యం చేయడ చేయడం వల్ల ఉంటుంది ఇది ఆహార శ్రేణిలోని ముఖ్యంగా సర్తం స్థిరమైన వ్యాపా వ్యాపార పరిరక్షణకు ఆప ఆపద పడే సమయాలలో కూడా ప్రాణులు నీటిని నీటిలో నిలిచి ఉన్నప్పుడు ఈ ప్రక్రియ జరుగుతుంది గడప ముందు చల్లడం ఆవు పేడను గురించి సాధారణంగా తెలుసుకోవడం కష్టమైనట్లు చెబుతోంది అందువల్ల మీరు చెప్పలేదు అని మీకు మనసుకు పడుతుంది ఆవు పేడను నీటిలో కలిపి వాకిట్లో కానీ గడప ముందు కానీ చల్లడం వెనుక కారణం ఏమిటి అంటే క్రిమికీటకాలు మన దగ్గరకు రావు మనకి ఏ జబ్బులు రావు రాకుండా నివారిస్తుంది ఈ ఆవు పేడ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆవు పేడ అనేది చాలా జబ్బులను చాలా ఆహ్లాదకరాన్నీ కలిగిస్తుంది దానివల్ల పర్యావరణాన్ని కాపాడుతుంది ఆవు పేడ వల్ల మనకి వచ్చే నష్టం అనేది ఏమి ఉండదు ఆవుని మనం ఇంట్లోనే పెంచుకుంటాం కాబట్టి దానికి వచ్చే పేడతో ఇల్లు అలికేవారు ఆ రోజుల్లో